హలో నమస్తే సార్ నా పేరు వెంకటేశ్వర రావు నేను ఖమ్మం నుంచి మాట్లాడుతాను తెలుగు రచయితల్లో కథా గాయకుడు బాల ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి సంబంధించి నాకు కొన్ని వివరాలు చెప్పగలరా బాలసుబ్రమణ్యం గారు చాలా బాగా పాడతారు బాలసుబ్రమణ్యం గారు చాలా బాగా మాట్లాడతారు ఆయన పాడిన పాటల్లో చాలా పాటలు నాకు చాలా ఇష్టం అయన పాడినటువంటి పాటలు చాలా ఆదర్శంగా నిలుస్తాయి కొత్తగా వస్తున్నటువంటి గాయని గాయకులకు ఆయన చాలా ఆదర్శవంతుడు భవిష్యత్ తరాల వాళ్ళకి ఆయన నుంచి మనం చాలా తీసుకోవాల్సి ఉంటుంది ఆయన చాలా రియాలిటీ టీవీ షోలల్లో జడ్జ్గా పనిచేసారు అయినప్పటికీ ఆయనా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటికి ఉత్తమమైనటువంటి గాయకుడిగా ఆయన నాలుగు వేల పాటలు నుండి నలభై వేల పాటల వరకు పాడటం జరిగింది ఆయనంటే నాకు చాలా ఇష్టం